చెప్పండి గోదావరి సూపర్ మార్కెట్ అండి ఏం కావాలి చెప్పండి అవునండి చెప్పండి ఏం కావాలో చెప్పండి మేము రాసుకుంటాము మాములుగా ప్యాకెట్లు ఉన్నాయండి లూస్ కావాలండి ప్యాకెట్ షుగర్ కేజీ నూట యాభై రూపాయలండి లూస్ నూట యా నూట డెబ్బై అండి ఉంది అంటే మంచిది కదండి మరి షుగరు లూస్ అంటే మీకు లేదండి అవి ఇంక అవి ఆ రేట్లు స్టోర్లో ఇంక అంతే కదండి లేదండి తక్కువే ఉంటుంది హోల్సేల్ షాపేనండి అంతకు మించి మీరు ఎక్కడన్న తక్కువ తీసుకుంటే ఆది ఉంటుంది తీసేసుకోండి పర్లేదు లేదండి బయట ఎక్కడన్నా చూడండి మీకు మీరు బయట చూడండి

అదేలేండి అది ఇంక

లేకపోతే అన్ని చెప్పాను అన్ని కలిపి లాస్ట్లో తగ్గిదాంలేండి చెప్పండి మినప్పొప్పండి

ఆయ్ గుల్లో పాతిక కేజీలా పాతికేండి సరే అండి ఏంటండి ధనియాలు ఎంత వేయి గ్రాములు

ఏంటండి ఉన్నాదండి సరే అండి అంతేనా సరే అండి